హలో ఆ నమస్తే అండి నేను మీ అబ్బాయి స్కూల్ టీచర్ని అదే మీ అబ్బాయికి హెల్త్ బాగాలేదు కళ్ళ కలగలు వచ్చాయి కళ్ళు సడన్గా మార్నింగ్ నుంచి కొంచెం డల్గా ఉన్నాడు ఇప్పుడే తనని రూమ్లోకి తీసుకొచ్చి చూస్తే తనకి హెడేక్గా ఉంది అనేసి అన్నాడని డాక్టర్ను తీసుకొస్తే తనకి కండ్ల కలకలు అని చెప్పారు ఒకసారి కొంచెం అదే కొంచెం రండి అంటే తనకి అసలే హెల్త్ బాగాలేదు చాలా నీరసంగా ఉన్నాడు మరి ఏం చేస్తారంటే ఆ చేశాడండి చేసిన తర్వాతే కొంచెం కళ్ళు తిరుగుతున్నట్లు ఉన్నాయి అని తన ఫ్రెండ్స్కి చెప్పాడంటా ఇప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ నా దగ్గరికి వచ్చి చెప్పారు ఇలా బాగాలేదని అని తనకి మీరు రండి ఒకసారి ఒక టు డేస్ లీవ్ ఇస్తాను కొంచెం తనని తగ్గిన తర్వాత పంపండి ఇప్పుడు ఏమి అర్జెంట్ అందరికీ స్ప్రెడ్ అయిపోతుంది కదా అది హ కొంచెం స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవాలి కాబట్టి మందే కాబట్టే అది మీరు రండి తీసుకు వెళ్ళండి ఒకసారి హాస్పిటల్కి ఏం తీసుకెళ్ళిన అవసరం లేదు నేను ఆల్రెడీ మెడిసిన్స్ రాయించాను వాటిని వాడండి సరిపోతుంది సరే ఆ ఓకే ఓకే అండి షోర్ అండి